కళాకారులు హస్త కళాకారులు మా ప్రాంతాల్లో ప్రజలకు శిబిరాలు లేకుండా చేశారు శిక్షణ సమావేశాలు ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు ఆన్లైన్లో కళాకారులు క్లాసులు తీసుకుంటూ పిల్లలకు లేదా పెద్దలు ఇష్టానుసారం వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైన ప్రకారంగా క్లాసులు చెప్తున్నారు ఏ రకమైన కళా నైపుణ్యాన్ని అయినా నేర్పించగల శక్తి వాళ్ళకి ఉన్నది వాళ్ళ డ్రాయింగ్ టీచర్లు లేదంటే మెహందీ పెట్టే వాళ్ళు వాళ్ళీమధ్య బాగా ఆన్లైన్ టీచింగ్స్ బాగా చేస్తున్నారు వాళ్ళ ద్వారా బయటికి వెళ్ళి నేర్చుకోగలే శక్తి లేకపోయినా ఇంట్లో ఉండి మా ఇష్టాలను మేము నేర్వ్ నేర్వ్ మా ఇష్టాలను మేము గెలుచుకుంటున్నాము